హలో ఓలా ట్రావెల్స్ అండి జస్ట్ ఇప్పుడే మీ టాక్సీ నేను దిగాను అండి దిగాక హ్యాండ్ బ్యాగ్ చూసుకునేటప్పటికీ లేదు మీ కారులో మర్చిపోయాను నేను ఆ మీరు ఒకసారి డ్రైవర్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో కాస్త కనుక్కుంటారా ఎందుకంటే డ్రైవర్ నాకు ఇందాక ఫోన్ చేసాడు నేను ఎక్కక ముందు ఆ నెంబర్ నా దగ్గర ఉంది ఆ నెంబర్ మీకు నేను పంపిస్తున్నాను కాస్త ఫోన్ చేసి చెప్పండి నాకు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి నాకు బ్యాగులోను ఆ ఆ చెప్పండి అర్జెంటుగా అర్జెంటు ఉండి నాకు అందులో చాలా ఇంపార్టెంట్వి ఉన్నాయి విలువైనవి ఎందుకంటే నేను మీ ట్రావెల్స్ మంచిది అని అదే నేను మీ బుక్ చేసుకున్నాను మీ కారు నమ్మకంగా ఉంటారు నమ్మకంగా తీసుకెళతారు ప్యాసింజర్ని అనుకోకుండా మరచిపోయాను నేను ఒకసారి చూసి చెప్పండి